ఎక్కడున్నారు ఎంతసేపు రావడానికి నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టినా మేము ఇందాక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టినమండి మీరు ఇంత లేట్ వస్తే ఎట్ల ఐస్ క్రీమ్ కరిగిపోయి తాగేద్దాం అనుకుంటున్నారా ఏంటి మేము ఇందాకే ఆర్డర్ చేసినా అండి జొమాటోలో యాడ్ చే ఆర్డర్ చేసినా మాకేం తెలుసు మీ షాపు ఐబాకో ఐబాకోరే

అది నవ్వుతామా ఇవన్నీ ఇవన్నీ కాదు ఫస్టు మీరు ఐస్ క్రీం ఇస్తారా ఇవ్వరా ఒకటే పని చెప్పండి లేకపోతే మావి మొత్తం మనీ మొత్తం రీఫండ్ చెయ్యండి మీరు ఐస్ క్రీం మొత్తం నేను ఆర్డర్ పెట్టి గంట సేపయ్యింది అది ఆర్డర్ అయ్యి అది కగి కరిగి పోయుంటుందండి కూడా అండి ఆగండి మీరు నాకు ఆకలవుతుంది యాక్చ్వల్గా ఉంది వా వా వన్ అవరుంది పేషన్సు ఇంకేం చేస్తారు మీరు వర వరస్టు వరస్టు షాపంటే మీదే అండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీరు నేను చెప్పేది వినండి ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ వింటారా లేదా మీరు అర్లుతూనే ఉంటారా మీరు ముందు కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి లేకపోతే మీకు కస్టమర్స్ రారు పూర్ రేటింగ్ ఇస్తాం బరాబర్ పూర్ రేటింగ్ ఇస్తాం రీఫండ్ ఇవ్వండి ఫస్టు నా మనీ నాకు రీఫండ్ ఇవ్వండి అండి మేము హైదరాబాద్లో లేమండి మేము రంగారెడ్డిలో ఉన్నాము ఎక్స్క్యూజ్ మీ లేదు ఏం యూజ్ మీ లేదు లేదు గానీ మీరు ముందు నాకు రీఫండ్ చెయ్యండి మ మనీ రీఫండ్ చేస్తారా చెయ్యరా ఒకటే మాట మేము అడ్రస్ అన్నీ పెట్టినాం మీరు అవి కూడా చుస్కోలేరంటే ఏం కస్టమర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరేం సాల్వ్ చేస్తారండి ఇక

జీరో రేటింగ్ ఇస్తామండి పూర్ రేటింగ్ నేను